నా చిన్నప్పుడుతో పోల్చుకుంటే భారతదేశంలో వినోద పరిశ్రమ చాలా అభివృద్ధి పొందింది నా చిన్నప్పుడు ఈ వినోద పరిశ్రమ చాలా తక్కువ మేము ఏది చూడాలన్నా సరే అన్ని ఎక్కడ పడితే అక్కడ వినోద పరిశ్రమలకు సంబంధించిన ఫిలిమ్స్ కానీ ఏమన్నా సరే సినిమాలు కాని అవి ఎక్కువ ఉండేవి కాదు కానీ నేను పెద్దవాళ్ల నెక్స్ట్ పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఈ లోపు ఈ ఈ యొక్క పరిశ్రమ చాలా అభివృద్ధి పొందింది సో ప్రజల్లో కూడా చాలా ఆదరించారు ఈ ఈ పరిశ్రమని భారత దేశంలో ఈ పరిశ్రమ చాలా అభివృద్ధి పొందింది నా చిన్నప్పుడుతో పోల్చుకుంటే సో ప్రజలు బాగా ఆదరించిన ఈ వినోద పరిశ్రమంలో కొన్ని ఏంటంటే నా చిన్నప్పుడు అయితే ఎక్కువ ఎక్కువ ఎక్కువ శాతం ప్రజలందరూ ఏం చేసేవారంటే నాటకాలు నెక్స్ట్ ఈ బుర్రకథలు పండగలు వస్తే ఈ బుర్రకథలు హరికథలు వీటి వీటిని ఎక్కువ వాళ్ళ ఆదరించేవారు కానీ తరం మారేకొంది కొన్ని సంవత్సరాలకి ఇవన్నీ చాలా తక్కువ అయిపోయింది నెక్స్ట్ దీని దీని వీటిల స్థానంలో సినిమాల్ని బాగా ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు సో ఈ సినిమాలు ఎక్కడ చూసినా సరే ఈ హరికథ ఈ బుర్రకథ లేకపోతే నాటకాలు చాలా తగ్గిపోయింది కానీ ఈ సినిమా అనేది చాలా ఈ సినిమా అనే పరిశ్రమ చాలా ఎదిగింది నా చిన్నప్పటితో పోల్చుచుకుంటే ఇప్పుడు మనకు ఏము ఇప్పుడు ప్రస్తుతం మన తరంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు సినిమాని ఆదరిస్తున్నారు ఈ నాటకాలు కాని ఇవి ఇవి ఇవి నా చిన్నప్పుడు ఎక్కువ ఉండేవి కాని కాని ఇప్పుడు అంతగా కనిపించటం లేదు కానీ ఈ సినిమా పరిశ్రమ మాత్రం చాలా అత్య అత్యధికంగా అభివృద్ధి పొందింది నెక్స్ట్ ప్రజలు భారత దేశంలో మన జనం దీని ఈ ఈ సినిమాల్లో ఏం చూడడానికి ఇష్టపడుతున్నారు అంటే ఒకప్పుడు సినిమాలో ఉన్న ప్రేమను కాని లేకపోతే కుటుంబాల్లో జరిగే ఆ గొడవలు కాని లేకపోతే కుటుంబాల మధ్య ఉన్న ఘర్షణ విషయంలో తీసిన సినిమాల మీద ప్రజలు ఎక్కువ ఆదరణ చూపించేవారు కానీ ప్రస్తుతం ఉన్న తరంబట్టి ఏంటంటే సినిమాల్లో ప్రజలు దేనికి ఎక్కువ ఆదరణ ఇస్తున్నారు అంటే ఆ కల్పితాలకు ఎక్కువ ఆధారిస్తారో ఆదరణ ఇస్తున్నారు ఒకటి దెయ్యం సినిమాలు కాని లేకపోతే ఇలాగ ఫైట్స్ ఫైట్లు ఉన్న సినిమాలు కాని లేకపోతే ఇలాగా ఏవేవో ఏవేవో జంతువులు ఉన్న సినిమాలు కాని ఇటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు కానీ మా చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు అంటే బాగా చిన్నప్పుడు కాదు కాని ఒక వయసులో పెళ్లి అయిన వయసులో ఆ వయసులో ప్రజలు ఎక్కువ ఆదరణం దేనికి ఇచ్చేవారు అంటే కుటుంబం సంబంధించిన సినిమాలకు కానీ లేకపోతే మన పూర్వీకులకు సంబంధించిన సినిమాలు కానీ లేకపోతే భగవద్గీత వీటి సంబంధించిన సినిమాలకి తగిన దీన్ని వీటికి సంబంధించిన సినిమాలు ఎక్కువ ఆదరణ ఇచ్చేవారు కానీ మన భారతదేశంలో ఎక్కువ ఆదరణ పొందిన కొన్ని సినిమాలు ఏంటంటే మన ఈవిడ రచించారు ఎవరు చాలా మం చాలా మంచి చిన్నప్పుడు చాలా మంచి సినిమాలు చాలా ప్రజల ఆదరణ పొందాయి దాంట్లో ఒకటి వచ్చి చాలా చెప్పడం గుర్తు రావట్లేదు కానీ చాలా మంచి సినిమాలు ఉన్నాయి చిన్నప్పటివి ఇవన్నీ ప్రజలు చాలా ఆదరించారు కానీ ప్రస్తుతం ఉన్న తరాల్లో ఎంటర్టైన్మెంట్ ఈ పరిశ్రమ చాలా అభివృద్ధి పొందింది ఈ పరిశ్రమలో ఎక్కువ శాతం కల్పితాలకి నెక్స్ట్ జంతువులకు సంబంధించి ఈ కల్పితాలు లేకపోతే భూతాలు సంబంధించి ఇటువంటి వాటికి ప్రస్తుతం అయితే ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారని చెప్పవచ్చు